తోట పని మొదలు పెట్టడం అభిరుచిగా నాకు అనిపించింది ఎందుకంటే ఆ మొక్కలు లేకుంటే మనము ఉండలేము ఆ మొక్కల వలన ఎన్నో జీవులు బతుకుతాయి దానివల్ల ఎంతో లాభం కూడా ఉంటుంది మనకి ఎన్నో విలువలు కూడా తెలుస్తాయి అని నా అభిప్రాయం